హలో సార్ స్టేషనరీ షాప్కి కాల్ చేశారు కదా రిక్వెస్ట్ చేశారు కదా కాల్ రిక్వెస్ట్ అవును క్వాలిటీ దొరుకుతాయి అందుకే కదా మీరు కాల్ చేసింది కూడా ఏమేం ప్రోడక్ట్స్ కావాలి వైట్ చార్ట్ బ్రౌన్ షీటు ఓకే ఓకే ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి సార్

ఓకే ఓకే ఓకే ఓకే సార్ తప్పకుండా మీరు వచ్చి మళ్ళా తీసుకుంటారు ఆ గ్యారెంటీ అయితే నాది ఆ అదే ఓకే డెలివరీ చేయాలా లేకపోతే మీరు వచ్చి తీసుకుంటారా సార్ హలో సార్ ఒకటి ఫైవ్ రూపీస్ అలా పడుతుంది అంటే మీరు నార్మల్ సైజ్దా లేకపోతే లార్జ్ సైజ్ అడుగుతున్నారా నార్మల్ సైజు ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక ట్వంటీ అంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సార్ అదే అలా తీసుకుంటామని చెప్పేసి నేను బల్క్ ప్రైస్ల్నే తగ్గించి చెప్పాను సార్ అదే కానీ మేము చూసే తగ్గించి వేసాం సార్ నార్మల్ అయితే డెలివరీ ఛార్జెస్ అవి వేస్తాం కానీ మీరు వచ్చి తీసుకుంటాను అన్నారు కదా అందుకని అది కూడా లేకుండా రీటెయిల్ ప్రైస్ వేసాం అయ్యో మాకే పడదు సార్ త్రీ రూపీస్ అంటే మాకే పడదు అలా అనేసి ఓకే సార్ మీకోసం అంటే ఇక ఫోర్ రుపీస్ అంటే ఎలాయిస్తాం మ్యాక్స్ ఓకే ఓకే ఉంటుంది సార్ ఓకే ఇంకా బ్రౌన్ షీట్స్ అన్నారు కదా ఓకే సార్ నేను ప్యాక్ చేసి ఉంచుతాను రేపు మార్నింగ్ వచ్చేస్తారా సార్ మీరు ఓకే ఓకే సార్ ఇది షాపు పంజాగూట్ట ఫ్లైఓవర్ దగ్గర్నే ఉంటుంది సార్ ఐడియా ఉంది కదా ఓకే ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్